వనరుల కొరత మా ప్రాంతం జనాలపై చాలా ప్రభావం చూపించింది ఎటువంటి టీకాలు గీకాలు ఏమి వేయించుకోకుండా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరి కి ఈ కొరత చాలా నష్టాన్ని చేకూర్చింది సో మనం ఈ నష్టాన్ని చేకూర్చింది కాబట్టి ఈ నష్టం కాకూడదు అంటే మనము ఈ టీకాలు సరిపడా టీకాలు వేయించుకోవాలి ఈ టీకాలు వేయించుకోవాలంటే ఫస్ట్ మన కేంద్రం మన టీకా కేంద్రాలలో టీకాలు ఉన్నాయా లేవా అని కనుక్కోవాలి ఒకవేళ ఉంటే పర్వాలేదు అందరికీ వెయ్యాలి ఈ ఆఫీసర్లు వెళ్ళి ఒకవేళ లేదు అంటే ఆఫీసర్లు తెలుసుకుని ఆ టీకా టీకాలు కావాలని పైన పై స్థాయి ఆఫీసర్లకు తెలియజేసి టీకాలను తెప్పించి ప్రతి ఒక్కరికి టీకాలపై అవగాహన కలిగించి ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లలకి ప్రతి పెద్దోళ్ళకి అందరికీ టీకాలు వెయ్యాలి